ఆంధ్రప్రదేశ్ ఒక బాషాంతర రాష్ట్రం అయితే అలాగే అక్కడ ప్రధానంగా తెలుగు భాష అంగీకరించబడుతుంది మరియు ఇతర భాషలలో కన్నడ హిందీ తమిళం మరియు ఇంగ్లీష్ కూడా ప్రాచుర్యంగా ఉంటాయి ఇది ఒక వైవిధ్యకర భాష సాంస్కృతిక మిశ్రమాన్ని ప్రతిబింబిస్తాయి ఆంధ్రప్రదేశ్లో మాండలీకాలు విభిన్న క్షేత్రాలలో అంగీకరించబడుతున్నయి విశేషంగా కన్నడా భాషను ప్రవేశించిన విశాఖపట్నం కొంటౌక్ మరియు ఇతర ప్రాంతీయ భాషలు అక్కడ ప్రాచూర్యంగా మాట్లాడబడుతునాయి ఈ భాషా వైవిధ్యము మరియు సాంస్కృతిక ప్రభావాలు ఆంధ్రప్రదేశ్లో ఒక అనుకూల సాధ్యంగా ప్రతిబింబిస్తాయి ఇవి రాష్ట్ర మధ్య సంవిధాన్ని సృష్టించే కింది స్వరాన్ని సూచించినందుకు అందుబాటులో ఉంటుంది